నేను సినిమాలు లేదా టీవీ కార్యక్రమాలు చూడటానికి నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ ప్రైమ్ వీడియో మరియు హాట్స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలను ఉపయోగిస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం స్ట్రీమింగ్ సేవలు సాంప్రదాయ కేబుల్ లేదా ఉపగ్రహ టీవీకున్న ప్రధాన ప్రయోజనాలను అందిస్తాయి స్ట్రీమింగ్ సేవలు సాంప్రదాయ టీవీ కంటే మరింత విస్తృతశ్రేణి సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను అందిస్తాయి ప్రతి స్ట్రీమింగ్ సేవకు దాని స్వతంత ప్రత్యేకత కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు మీకు ఆసక్తి ఉన్న ప్రతిదాన్ని కనుగొనవచ్చు స్ట్రీమింగ్ సేవలు మరియు ఇష్టపడే కంటెంట్ను కనుగొనడానికి మరియు మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఫీడ్ను అనుకూలించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి మీరు ఏమి చూస్తున్నారో గుర్తించుకోవడానికి మరియు మీరు చూసిన కంటెంట్ గురించి సూచనలను అందించడానికి వారు మీ చూపుల రికార్డ్ని కూడా ఉంచుతారు వేగవంతమైన యాక్సిస్ ఏమిటంటే స్ట్రీమింగ్ సేవలు మీరు ఏదైనా సమయంలో మీ డివైస్లో మీ కంటెంట్కు యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి మీరు టీవీ కార్యక్రమాన్ని లేదా సినిమాను మీ కంప్యూటర్లో మీ స్మార్ట్ ఫోన్లో లేదా ట్యాబుల్లో చూడవచ్చు అయితే స్ట్రీమింగ్ సేవలకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి మనం చూస్తే కనక సాంప్రదాయ టీవీ కంటే ఖరీదైనవి కావచ్చు మరియు మీరు ఆన్లైన్లో ఉండేంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షను కలిగి ఉంటుంది నేను స్ట్రీమింగ్ సేవలను సాంప్రదాయ టీవీకి గొప్ప ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను ఇవి మరింత విస్తృత శ్రేణి కంటెంట్ను అందిస్తాయి వ్యక్తీ గతీకరించబడతాయి ఇంకా వాటిని ఏ సమయంలోనైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చును